నాకు అత్యంత ఇష్టమైన గేమ్ క్రికెట్ నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాను ఇప్పటికీ కూడా ఆడుతూనే ఉన్నాను చిన్నప్పుడు ఒకవేళ ఇంటి బయట వాకిట్లో లేదా చేను పట్టి పొలాలలో అలా ఫ్రెండ్స్తో ఊరు బయట పొలాలలో కానీ అలా

అప్పుడు క్రికెట్ ఆడు ఆడుతూ ఉంటిమి క్రికెట్ అనే కాదు చాలా విధా చాలా గేమ్లు పెడుతూ ఉండే కానీ నాకు ఇష్టము అయినది క్రికెట్ కాబట్టి క్రికెట్లో క్రికెట్ నేను బాగా ఆడే వాడిని అప్పుడు ప్రైజ్లు కూడా వచ్చాయి మేము స్కూల్ నుంచి ఆడినప్పుడు మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల్ లెవెల్లో కూడా ఆడాము ఫైనల్స్ వరకు పోయాము ఫైనల్ వరకు ఆడాము ఫైనల్లో కూడా గేలిచాము మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పోయాము ఇలా వెళ్ళడానికి కారణం మాకు ఆ గేమ్ అంటే ఎంత ఇష్టం అనేది ఆ గేమ్లో మా మాకు ఎంత వచ్చు అనేదాని మీదనే మేము అలా పోయాము ఎందుకు అంటే మాకు గేమ్ వచ్చును కాబట్టి మేము అంత దూరం పోయాము గేమ్ రాకపోతే అంత దూరం పోలేక పోతుండే మాకు గేమ్ మీద అంత పట్టుదల అనేది ఉన్నది అందుకే గేమ్ మంచిగా ఆడుతూ ఉన్నాము కాబట్టే అప్పుడు

అత్యంత ఇష్టమైన గేమ్ ఎందుకు అంటే చిన్నప్పటినుంచి నేను ఆడుతున్నాను కాబట్టి నాకు ఇప్పటికీ ఇష్టం నేను చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాను ఇప్పటికి కూడా ఆడుతూనే ఉన్నాను నాకు క్రికెట్ ఆడేవాళ్ళు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఆయన నాకు ఇన్స్పిరేషన్ సో నేను ఇప్పటికీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాను క్రికెట్ ఆడటం వల్ల మనము మానసికంగా కూడా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాము క్రికెట్ ఆడటం వల్ల లేదా క్రికెట్ అనే కాకుండా వేరే ఏ గేమ్లు ఆడినా కానీ మనకు చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి అవి ఏ విధంగా అంటే మనము ఆరోగ్యంగా ఉంటాము మనకు ఎలాంటి మలబద్దకం అనేడి అనేది ఉండదు మనకు ఎప్పుడైనా మనము మంచిగా యాక్టివ్గా ఉంటాము మలబద్ధకం అనేది తొలగి పోతుంది మనం ఎప్పుడైతే

ఇలా అనేక విధాలుగా మనం చాలా బాగా లాభాలను అనేవి పొంద వచ్చు మనం ఎప్పుడు అయితే గేమ్స్ ఆడుతామో నాకు బాగా ఇష్టమైన గేమ్ క్రికెట్ క్రికెట్ని నేను ఇప్పటి వరకు వదలలేదు నేను చిన్నప్పుడు ఆడాను ఇప్పటిదాకా ఆడుతున్నాను క్రికెట్ అనేది నాకు చాలా బాగా ఇష్టం ఎప్పుడు ఆడుతూ ఉంటాం చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో ఆడాము ఇంటికాడ ఉన్నప్పుడు ఆడాము మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ఆడాము ఇప్పటికీ నాకు క్రికెట్ అంటే ఇష్టం